అవును సార్ మాది నల్గొండ సార్ లోకల్ సార్ నల్గొండ నల్గొండ లోకల్ సార్

సార్ హెయిర్ కటింగ్కి వన్ ఫిఫ్టీ బియార్డ్కి హండ్రెడ్ రుపీస్ సార్ సార్ ఆయిల్ ఉంది ట్రీట్మెంటు టైప్ ఉంది సార్ ఆయిల్ ప్రోడక్ట్స్ గిట్ల ఉన్నాయ్ సార్ మా దగ్గర సిల్క్ సిల్కీ గానీకి ఉన్నాయి ప్లస్ హెయిర్ హార్డ్ కనీకి కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఫేషియల్ మసాజ్ ఉంది సార్ మా దగ్గర సార్ మా దగ్గర మిల్ట్రీ కటింగ్ చేస్తారు టోటల్ ఒక తర్టీ ఫైవ్ ప్లస్ రక రకాలుగా చేస్తారు సార్ మా దగ్గర కటింగ్ సార్ వన్ ఫిఫ్టీ సార్ మొత్తమ్ త తర్టీ తర్టీ ఫైవ్ తర్టీ ఫైవ్ ప్లస్ రకాలు ఉన్నాయి సార్ మా దగ్గర అవైలబుల్ మీరు ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు సార్ కలర్ కూడా ఉంది సార్ కలర్కి ప్లస్ హండ్రెడ్ అవుతుంది సార్ కటింగ్తో కాకుండా కలర్కి ఒక హండ్రెడ్ సార్ కటింగ్కి కూడా హండ్రెడ్ వైట్ హెయిర్ ఉంటే ఒక వన్ మంత్ ప్లస్ కలర్ పెడితే వాడొచ్చు సార్ వన్ మంత్ ప్లస్ వైట్ హెయిర్ రాకుండా ఉంటాయి సార్ సార్ కలర్ బ్రాండ్ గోద్రేజ్ సార్ గోద్రేజ్ వాడతాం సార్ మనం అవును సార్ ఓకే సార్ ఓకే సార్